హలో ఎవరు డాక్టర్ గారూ ఏమండి నా పరిస్థితి అసలు బాగాలేదు కాళ్ళు నెప్పులు నడుము నెప్పులు తగ్గలేదు అసలు ఏం మందులు వాడటం అంటే చాలా మందులు వాడుతున్నాను మీరు కూడా ఇచ్చారు కదా మీరు ఇచ్చిన బిళ్ళలు కూడా వాడుతున్నాను ఇన్జెక్షన్ చేశారు ఏం తగ్గలేదు మరి కొంచెం ఏదైనా ఇస్తారని మీ దగ్గరికి వచ్చాను మంచి మందులు ఇస్తారని మీ దగ్గరికి వచ్చాను ఇంకా లేచిన కాడ నుంచి కూడా అసలు ఏం పరిస్థితి ఏం బాగాలేదు నడుము నొప్పులు కూడా వస్తున్నాయి న్నాను మేం ఎప్పుడు రమ్మంటారు మీదగ్గరకి సరే అండి అయ్ ఎలా అండి ఇదిగో మా అమ్మాయికి కూడా బాగుండటం లేదు అని అన్నారు న నడుమునెప్పులండి మా అమ్మాయికి కూడాను అదే తింటున్నాము ఇంకా ఏం తగ్గలేదు ఆమెకి కూడా కాళ్ళు నెప్పులు బాగా తీసుకురమ్మంటే తీసుకొస్తాం మీదగ్గరికి నాకు తగ్గితే మా అమ్మాయిని కూడా తీసుకొస్తాను మా అమ్మాయిని కూడా తీసుకోని వస్తాను తలనొప్పి కూడా ఉంటోంది తలనొప్పి కూడా వస్తుందండి తలనొప్పి కూడా కొంచం అన్నారు చాలా సార్లు వచ్చాను మీ దగ్గరికి వచ్చిన కాని తగ్గలేదు మరి అది ఏదో ఇప్పుడు మళ్ళీ వస్తా కొంచెం మంచి మందులు సరేనండి నమస్తే